వ్యవసాయానికి మరియు రైతులకు సమాజం మద్ధతు నేటికాలంలో కొంతగా తగ్గిందనే చెప్పాలి అయినప్పటికీ ప్రభుత్వం నుండి అంతో ఇంతో ఆ సమాజ సమాజం నుండి ప్రభుత్వం నుండి అంతో ఇంతో మద్ధతు రైతులకు మరియు వ్యవసాయానికి అంటే వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా అందుతుంది అయితే ఉదాహరణకు ఒక మూడేళ్ళ క్రితం అంటే సెప్టెంబర్ రెండువేల ఇర ఇరవైలో భారత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో నియంత్రణను తొలగించడానికి మరియు వ్యవసాయంలో కార్పొరేట్ పెట్టుబడిని పెంచడానికి చట్టాలు సమితిని ఆమోదించింది అయితే వ్యవసాయ చట్టాలు పత్రికలలో పిలువబడే దేశంలో వ్యవసాయ రంగాన్ని సంస్కరించడానికి ఉద్దేశించి దీర్ఘకాలశ్రేణి కార్యక్రమాలు కొనసాగింపు ఇది స సగానికి పైగా భారతీయ శ్రామిక శక్తిని మద్ధతు ఇస్తుంది కానీ చట్టాలు భారత భారతదేశ ఆహార రంగానికి సంబంధించిన బహుముఖ మరియు లోతుగా పోతుకుపోయిన నిర్మాణ సమస్యలతో కొంత భాగాన్ని మాత్రమే పరి పరిష్కరిస్తాయి ఫలితంగా లక్షలాది మంది రైతులు ఢిల్లీ మరియు ఇతర భారతీయ నగరాలు వీధుల్లోకి వచ్చి తమ ఉత్పత్తులను ప్రభుత్వ మద్దలు మద్ధతులకు ఉపసంహరించి మరియు గ్యారంటీ ధరకి భావించడానికి నిర్ణయించారు భారతదేశ వ్యవసాయరంగం యొక్క నిజంగా అ అర్ధవంతమైన సంస్కరణకు ఆహారాన్ని ఎలా విక్రయించాలో మాత్రమే కాకుండా ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ వరకు పంపిణి వరకు మొత్తం సరఫరా గొలుసులను వరకు పరిష్కరించడానికి సమగ్ర చర్యలు ప్యాకేజీ అవసరం పరిష్క ఆ పరిష్కారాలు బహుళ ప్రయోజనాలకు సమతు సమతుల్యం చేయాలి దేశానికి ఆహార భద్రత ఉత్పత్తులను సరసమైన రాబడి ప్రైవేట్ రంగానికి వృద్ధి అవకాశాలను మరియు గ్రామీణ భారతదేశంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టి మరియు భూమి యొక్క ఉత్పాదకత నిర్వహించబడుతున్నప్పుడు మన వ్యస్ వ్యవస్థలో ఆ స్థిర స్థిరత్వం నిర్ధారించినప్పుడు ఈ లక్షణాలని చేరుకోవాలి స్టేట్ మరియు ప్రైవేట్ ప్లెయర్స్ ఇతర ప్రధాన పాత్ర పోషించాలి అయితే భారతదేశంలోనే కాకుండా ఎన్ని దేశాలతో పోల్చుకుంటే వారి వారి దేశాలలో వారి వ్యవసాయానికి వాళ్ళ రై రైతులకు వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి అది పక్కన పెడితే భారతదేశంలో రైతులకు మద్ధతు అనేది కొంచెం తక్కువగానే ఉంటుందనేది నా అభిప్రాయం ఎందుకంటే సమాజం నుండి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్ మాధ్యమాలున్నాయి ఆ అంటే సమాజంలో ఇప్పుడు యూస్ చేసే కొన్ని మాధ్యమాలుంటాయి వాటిలో చాలామంది ఏంటంటే రైతులకు మద్దతు పల్ పలకడానికి మక్కువ చూపిస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఎంతవరకు వాళ్ళు నిజంగా మద్ధతు పలుకుతున్నారు అనేది మనం చెప్పలేం అంటే అయితే ఉదాహరణకు ఒక దశాబ్దంలో అంటే అప్పట్లో చాలా ఏ ఏళ్ళ క్రితం హరిత విప్లవం భారతదేశాన్ని ధాణాలతో స్వయం సమృద్ధి చేసింది ఇలాంటి ప్రయత్నాలు డైరీ పౌల్ట్రీ మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచాయి నేడు భారతదేశంలో పాలు పప్పులు మరియు జనుపనార ఉత్పత్తులు ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి ధాలుగా మరియు అనేక ఇతర వ్యవసాయ ఉత్పత్తి యొక్క అగ్ర నిర్మాతలలో ఒకటిగా ఉంది తక్కువ మొత్తంలో దిగుమతి మరియు ఎగుమతులను మించి ఉత్పత్తి చేయడానికి వాటిలో ఎక్కువ భాగం దేశంలోనే వినియోగించుతుంది భారతదేశం మార్కెట్లో అసలు ఆహారం ఎలా చేరుతుంది అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇవన్నీ నేను మీతో ఎందుకు చర్చిస్తున్నాను అంటే రైతులు చేసే ప్రతీ పనినీ మనకి అర్ధం అయినప్పుడే వాళ్ళకి నిజంగా మద్ధతు దొరుకుతుందా దొరకట్లేదా సమాజం నుండి అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అని నేను చెప్తున్నాను అయితే భారతదేశ భారతీయ మార్కెట్లలో ఆహారం ఎలా చేరుతుందో ఫస్ట్ తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై సంవత్సరం నుండి భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ కమిటి అని ఒక కమిటీని వేసారు దాని ద్వారా నిర్ణయించబడే వ్యవసాయ ఉత్పత్తిని నియంత్రణలకు అమ్మకం కోసం మార్కెట్లను ఏర్పాటు చేసారు సంప్రదాయ గ్రామ స్థాన మధ్యవర్తులకు ప్రభలమైన దోపిడీ నుండి రైతులకు రక్షించడానికి మరియు దేశానికి ఉత్పత్తి చేయడానికి రైతులను ప్రోత్సహించడానికి లక్ష్యం గత రెండు దశాబ్దాలుగా అనేక ఆ అంటే ఇందాకా మనం చెప్పుకున్నాం కదా వ్యవసాయ కమిటీ దానినుండి మార్కెట్లో క్రమంగా సరలించబడుతుంది మరియు వాటి నుంచి వెలువడే లావాదేవీలు అనుమతించడం కోసం క్రమబద్ధీకరించబడింది ఏది ఏమైనప్పటికీనూ కూడా ఈ సడలింపులన్నీ అంతటా ఏక రీతిగా ఉండవు అయితే ఇంకొక విషయం ప్రస్తుతం భారతదేశం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది అంటే వ్యవసాయ రంగం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది తెలుసుకుందాం అనేక ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ వ్యవసాయ ఉత్ప ఉత్పాదక ఉత్పాదకత తక్కువ ఉంది వరి మరియు గోధుమలతో ఉదాహరణకు భారతదేశం యొక్క ఉత్పాదకత చైనాలో సగం ఉంది దానికి చాలా కారణాలున్నాయి రెండువేల పదిహేను పదహారు వ్యవసాయ లా జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని సాగులో ఉన్న మొత్తం నూట నలభై మిలియన్ల హెక్టార్లు నేలలో ఎనభై ఎనభై ఆరు పర్సెంట్ వివిధ స్థాయిలో క్షిణతకు గురి అవుతుంది నీటి సమస్యలు ఇంకా పెద్ద సమస్య వ్యవసాయ ఋతువులు వీళ్ళపై ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఎన్నో సమస్యలు ఎదుర్కుంటూ కూడా రైతులు ఆత్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినప్పుడుకీ ప్రభుత్వం వారికి ఎలాంటి సహాయాన్నీ చేయడంలేదు ఇంకొకటి ఏంటంటే మన సమాజంలో అంటే ఆ ఎట్లా చెప్పాలంటే ముందుగా భారతదేశంలో రైతుల ఆత్మహత్యల కోసం మనం చిన్నగా తెలుసుకుందాం దాని తర్వాత నేను దీని కోసం ఇంకొంచెం వివరంగా మాట్లాడతాను భారతదేశంలో రైతుల ఆత్మహత్యలనేది పంతొందొందల డెబ్భై నుండే ఎప్పటినుండో అంటే అట్లా చెప్పుకుంటాం మనం కానీ అంతకు ముందు నుండే ఎప్పటినుండో కొనసాగుతున్నాయి అయితే రైతుల ఆత్మహత్యల ద్వారా చనిపోతున్న జాతీయ విపత్తును సూచిస్తుంది వారు ఎక్కువగా ప్రైవేట్ భూములను మరియు బ్యాంకుల నుండి తీసుకునే ఋణాలను చె తిరిగి చెల్లించలేకపోవడం వల్ల రెండువేల పద్నాలుగు మరియు ఇరవై మధ్యలో ఆరు సంవత్సరాలలో రైతుల ఆత్మహత్యలు సగటున ఎక్కువగా ఉన్నాయని ఎన్సీ ఎన్సీఅర్బీఐ డేటా చూపిస్తుంది రెండువేల పద్నాలుగులో యాభైఆరు వేల మంది రైతులు ఆత్మహత్యలో మరణించగా రెండువేల ఇరవైలో అయిదు వేల అయిదు వందల మంది రైతులు ఆత్మహత్యలో మరణించారు వ్యవసాయ కూలీలు రెండువేల ఇరవై సంఖ్యతో కలిపితే ఆత్మహత్యల సంఖ్య పదివేల ఆరువందలకి పెరిగింది నేషనల్ కైం క్రైం రికార్డ్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రకారం పంతొందొందల యాభై అయిదు మరియు రెండువేల పద్నాలుగు మధ్య మొత్తం రెండు లక్షల తొంభైఆరు వేల నాలుగు వందల ముప్ఫై ఎనిమిది మంది పైగానే భారతీయులు భారతీయ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఒకటి వాళ్ళు ఏదైనా పంటపొలాలు వేసుకోడానికి ముందుగా వాళ్ళకి ఎరువులు కానీ ఏవైనా ఆ వాళ్ళకి కావలసిన వస్తువులు కానీ అవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళదగ్గర తగిన డబ్బు ఉండదు వాళ్ళు బ్యాంకులకు రుణాలను ఆశ్రయించడానికి వెళ్తారు ఋణం కట్టలేకపోతుంది ఇప్పుడు బ్యాంకులైనా సరే విజయ్మాల్యా లాంటి వాళ్ళు కోట్లకి కోట్లు ఎగగొట్టి వెళ్ళినా సరే వాళ్ళని ఏం చేయలేదు కానీ ఒక రైతు చిన్న ఋణం తీర్చకుంటే మాత్రం వారిని చీల్చి చెండాడుతుంది వాళ్ళ వాళ్ళని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఇంటికి నోట్ నోటీసులు పంపి వాళ్ళ మర్యాదలు తీయడం ఊర్లో వచ్చి వేలంపాటలు వేయడం వాళ్ళ భూమిని ఇలాంటి ఎన్నో అస అసహ్యమైన పనులను బ్యాంకులు ఈరోజుల్లో చేసుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళు మోసపోయిన డబ్బుని చిన్నా చితకా రైతులపైన చిరు వ్యాపారుల దారి పైన వాళ్ళు లాభం పొందాలని వీళ్ళని వీరిని అలా చేస్తారు వీరు ఏం తోచని స్థితి అటు గిట్టుబాటు ధర చేతికి రాదు పెట్టినా పంటకూడా పండక ప్రభుత్వం ఆదుకోక ఎటూ తోచని స్థితిలో రైతులు నేడు ఎన్నో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వారి ఆత్మహత్యలను చూస్తూ ఒకరోజు రెస్ట్ ఇన్ పీస్ ఆత్మకు శాంతి చేకూర్చాలి అని కేవలం సోషల్ మీడియా మాధ్యమాలలో చిన్నగా మనం ఒక పోస్ట్ పెట్టి వదిలేస్తున్నాం భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నానుడి ఎంతో గొప్పది ఇంకొకటి భారతదేశానికి వెన్నెముక రైతు అని అంటారు అలాగే రైతే రాజు అని కూడా అంటారు ఇవన్నీ మాటలనే నాకెందుకో ఎప్పటినుండో అనిపిస్తుంది ఎందుకంటే ఒక అంటే ఇప్పుడు అంటే జవాన్ ఆర్మీ గొప్పనే గొప్ప కాదు అని అనడం లేదు వాళ్ళు బోర్డర్ దగ్గర ఎన్నో కష్టాలు పడుతుంటే మనం ఇక్కడ హాయిగా ఉంటున్నాం ఇక్కడ హాయిగా బోర్డర్ దగ్గర వాళ్ళు కాపలా కాస్తున్నంత మాత్రాన ఇక్కడ మనం హాయిగా ఉండడం లేదు కదా మన అయిదు వేళ్ళు నో నోట్లోకి వెళ్ళడం వల్లనే మనం హాయిగా ఉంటున్నాం సో ఇద్దరూ మనకి ఇమ్పోర్టెంట్ ఏ ఇప్పుడక్కడ వాళ్ళు తిండిలేకుండా కాపలా కాయమంటే వాళ్ళు కాపలా కాయలేరు వాళ్ళకి తిండి ఎక్కడినుండి వస్తుంది రైతులు పండిస్తున్నారు కాబట్టి ఒక ఒక రైతు చనిపోతే అతనికి జరిగే ఆ అంటే అతనికి చావుకి జరిగే ఒక స మంచి మంచి చావు కూడా ఆయనకి ఉండదు అంటే ఊర్లో వాళ్ళే చేసుకుంటారు ఏదో చిన్న కుక్క చచ్చినట్టుగా చూస్తారు ప్రభుత్వాలన్నీ అదే ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోతే ఆయనకి ప్రభుత్వం నుండి ఫ్లాగ్ కప్పి అంటే పథకం క మన జాతీయ పథకం కప్పి అవన్నీ చేసి ఎంతో గొప్పగా ఆయన చావుని మనం చూస్తాం ఇద్దరూ సేమ్ అన్నప్పుడు ఇద్దరూ ఒకటే అన్నప్పుడు ఎందుకు రైతు చావుకి అంత విలువ లేదు ఎందుకు మన జవాన్ చావుకి మాత్రమే అంత విలువ ఉందో నాకు ఇప్పటికీ అర్ధం కాదు ఇద్ అందరం మనుషులే వాళ్ళిద్దరూ మనకి రెండు కళ్ళలాంటి వాళ్ళు ఒక రైతు ఒక జవాన్ రెండు రెండిటికీ మరి సమానమైన న్యాయం ఎక్కడ జరుగుతుంది ఏ ఏ సోషల్ మీడియాలో ఒక రైతుకోసం ఎవరైనా సరే పోరాడుతున్నారు ఎంతమంది పోరాడుతున్నారు ఎంతోమంది చాలామంది రైతుల పిల్లలున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు రైతులు అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నారు ఈ కాలంలో నాకు తెలిసినంతవరకు సమాజం నుండి మద్దతు చాలా తక్కువగా ఉంది ఒక ముప్ఫై శాతం మాత్రమే ఉందని నేను అనుకుంటున్నాను ఆ ఎక్కువ మద్దతు లేదని నా అభిప్రాయం ధన్యవాదాలు